హలో సార్ చెప్పండి సార్ మొబైల్ షాప్ చెప్పండి సార్ శివాజీ మొబైల్

సార్ ఇప్పుడు అంటే మీకు లైక్ స్క్రీన్ టచ్ అవుతుందా సార్ టచ్ పనిచేస్తుందా ఏమన్న కాల్స్ వస్తుంటే పింగ్ చేయడం కానీ అలా మొత్తం లేదా బ్లాక్ స్క్రీన్ ఉందా ఓకే బ్లాక్ స్క్రీన్ బ్లాక్ డాట్స్లాగా బ్లాక్ స్క్రీన్లాగా ఏమన్న వచ్చిందా దానికి ఫోన్ కింద పడినప్పుడు స్క్రీన్ మొత్తం ఏమి పనిచేయట్లేదా కనబడట్లేదా ఓకే సార్ అది మీది మొబైల్ ఏది సార్ ఎక్కడ తీసుకున్నారు ఏంది లాస్ట్ మంత్ దిల్సుఖ్నగర్లో తీసుకున్నారా మొబైల్ ఓకే ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర రెండు రకమైన గ్లాసెస్ ఉంటాయి నార్మల్ ఇప్పుడు బ్రాండ్ న్యూ అయితే ఏమో ఒక టెన్ టెన్ థౌసండ్ అరౌండ్ సార్ మంచి బ్రాండ్వీ బెటర్ ఎక్సపెన్సెస్ ఇస్తుంది లేదు ఒకవేళ నార్మల్ టెంపరీది వేయాలంటే ఏమో అది ఒక ఫైవ్ ఫోర్ థౌసండ్ అట్ల ఉంటుంది సార్ మీకు మీ మొబైల్ ఏది ఒకసారి ఏదో దాని మోడల్ ఏదో ఒకసారి మీరు చెప్తే నాకు దాన్నిబట్టి నేను మీరు ఒకసారి ఫోటోలో పంపించరు కదా ఫోన్ది అంటే దాని దాన్ని చూసి ఎట్లా వన్ప్లస్ నార్డు ఉన్నాయి సార్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర ఏమి పర్వాలేదు అయితే కింద పడి అట్లా అయిపోయింది మీరు ఒకసారి నాకు ఏమి చేస్తారంటే ఇది ఇది నా వాట్స్అప్ నెంబర్ సార్ దీనికి ఒకసారి మీరు హాయ్ అని చెప్పండి నేను మీకు ఒకసారి అడ్రస్ పంపిస్తాను మీరు అయిన ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఇక్కడ లేకుంటే మా రిపేర్ టెక్నీషియన్ ఉంటాడు అతన్ని ఒకసారి మీరు అడ్రస్ పెడితే దాన్ని బట్టి మా టెక్నీషియన్ వస్తాడు మీదగ్గిరకి వచ్చి మీ ప్రాబ్లెమ్ ఎందో చూసి వెళ్తాడు వన్ప్లస్ నార్డ్ త్రీ హండ్రెడ్ కదా సార్ మీరు నార్డ్ సీ టూ ఓకే ఓకే అది సార్ అయితే మీరు ఒకసారి ఫోటో పంపించండి దీనికి ఒకసారి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి ఇది నా వాట్స్అప్ నంబర్ సార్ ఒకసారి రిపేర్ ఇన్సూరెన్సు క్లెయిమా సార్ అవును సార్ ఉంది మా దగ్గర ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేస్తారు అంటే ఎంత సార్ అంటే సిక్స్ మంత్స్ ఉందా ఎట్ల దాని వారంటీ కార్డు ఒకసారి మీరు వాట్స్అప్ కార్డు అది మీరు ఒకసారి ఏమి చేస్తారంటే వారంటీ కార్డు మొత్తం పంపించండి ఫోన్ ఒకటి డిస్ప్లే ఏందని చెప్పి ఒకసారి పంపించండి దాని బట్టి నేను చెప్తాను సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ